నాకు ఇష్టమైన పుస్తకం సిరీస్ హ్యారీ పాటర్ జాదూ స్నేహం ధైర్యం మేలవించిన కథ ఉంది ఆంగర్స్ అనే స్కూల్ ప్రపంచాన్ని పూర్తిగా డిఫరెంట్గా చూపిస్తుంది ప్రతి క క్యారెక్టర్ డెప్త్ ఉంటుంది ముఖ్యంగా హార్మోయన్ స్నేఫ్ పిల్లల కోసం ఉన్నాయి పెద్దల్ని కూడా ఆకట్టుకునేలా ఉంటుంది ప్రతి బుక్కులోనూ మినిస్ మినిస్టరీ గురించి అడ్వె అడ్వెంచర్ ఎమోషన్ ఉంటుంది ఇది నా ఊహా శక్తిని పెంచింది కథల మీద ప్రేమను పెంచింది ఈ సిరీస్ కనీసం మూడు సార్లు చదివాను ప్రతిసారి కొత్తగా అనిపించింది ఇది నాకు ఇన్స్పిరేషన్లో ఒకటి